హలో ఏజెన్సీ వారా అండి ట్రావెల్ ఏజెన్సీ అండి అదే సార్ ట్రావెల్ ఏజెన్సీయా మీ క్యాబ్ బుక్ చేసుకున్నాను అండి నేను మీ క్యాబ్ బుక్ చేసుకుంటే ఏమి బాలేదు సార్ బండి కండిషన్ చాలా స్లోగా వెళ్తుంది అండి అవునండి సీట్లు మొత్తం చినిగిపోయినాయి అండి అవునండి ఏసీ కూడా పనిచేయట్లేదు అండి బ్రేక్లు పడట్లేదు సౌండ్ వస్తుంది కారు హారన్ పనిచేయట్లేదు అండి అవును సార్ చాలా ఇబ్బంది పెట్టేశారు అండి డ్రైవరు అవునండి దీనివల్ల నేను చాలా ఇబ్బంది పడిపోయిన అండి అలాగే నేను అనుకున్న టైంకి వెళ్ళలేకపోయాను అండి బండి కూడా పంచర్ అయిపోయిందండి దీనివల్ల మరి ఇబ్బంది పడ్డాను అవును సార్ పంచర్ అయిపోయింది స్టెప్ని లేదు సార్ స్టెప్ని లేకపోవడం వల్ల ఇంకా ఇబ్బంది పడ్డాను అండి నేను అవును సార్ సరే సార్ అయితే మీరు చూసుకోండి సార్ కొంచెం మంచి కండిషన్ ఉన్న బండ్లు పెట్టండి సార్ ఓకే సార్